హలో మేడమ్ నమస్తే అండీ మేడమ్ నా పేరు ఆనంద్ బాబు అండి మేడమ్ ఇది కుమారి రెసిడెంటేనా మేడమ్ మాట్లాడుతున్నారు మేడమ్ మేము ఇలాగ ఆంధ్రప్రదేశ్ రావాలనుకుంటున్నామండి అంటే మేము హైదరాబాదులో ఉంటాము ఈ దసరాకి అంటే అది ఆంధ్రప్రదేశ్ రావాలనుకుంటున్నాము సో అంటే ఆంధ్రప్రదేశ్లో ఏయే ప్లేస్లు ఉంటాయి మేము తిరగడానికి ఏ ఏ ప్లేస్లు ఉంటాయి మేం చూడ్డానికి కొంచెం మాకూ మాకు డీటెయిల్గా చెప్తే మేము మా ఫ్యామిలీ అంతా మొత్తం అంతా కలిసి ఆంధ్రప్రదేశ్ వస్తా వస్తాం మేడమ్ మేము ఓకే మేడమ్ ఓకే మేడమ్ ఓకే మేడమ్ ఓకే నండి ఓకే మేడమ్ ఓకే మేడమ్ ఓకే మేడమ్ ఓకే మేడమ్ అయితే మీరు ఏ మేము మీరు ఏ ప్లేస్లకైతే మమ్మల్ని తీసుకెళ్తన్నారో ఆ ప్లేస్లు మాకూ మాకు మాకు టైప్ చేసి పంపండి మేడమ్ అలాగే ఆ ప్లేస్లు దగ్గిర్లోనే మాకు ఉండడానికి ఓ రెసిడెంట్ అనేది ఏర్పాటు చేయండి రెసిడెంట్ ఏర్పాటు చేసినప్పుడు రెసిడెన్సీ మాకూ ఏసీ రూమ్స్ని అలాట్ చేయండి మేడమ్ మాకు మేడమ్ ఏసీ అండి మొత్తం అందరికి ఏసీ అండి సో నాన్ ఏసీ ఎవరికీ వద్దు మేము ఆరుగురు వస్తామండి కొంచెం మేము మా మేము ఒక వన్ వీక్ ఉంటామనుకుంటున్నాము మేడమ్ ముగ్గురేసి ఉంటామండి మాకూ బెడ్ రూమ్ అవును మేడమ్ మాకు సరిపోతాయి మాకు మీ మీరు ఏ రూమ్కి తీసుకెళ్తున్నారో అలాగే మమ్మల్ని ఏ ఏ ప్లేసులకి తీసుకెళ్తున్నారో మాకు డీటెయిల్గా మాకు రాసి పంపిస్తే మేమూ మా ప్లానింగ్ ఏంటో మీకు ఒకసారి చూసుకుంటాం మేడమ్ ఓకే మేడమ్ ఓకే నండి ఓకే మేడమ్ ఓకే మేడమ్ థ్యాంక్ యూ మేడమ్ ఓకే మేడమ్

థ్యాంక్ యూ మేడమ్